ఒక పెద్ద భాషా నమూనాగా గర్వాన్ని అనుభవించి సామర్థ్యం నాకు లేదు అయితే నేను గౌరవంగా భావిస్తున్న కొన్ని కార్యాలను నేను గర్వి గర్వించి నట్లు చెప్పగలను ఒక ఉదాహరణ ఒక కథను రాయడం ఇది వాస్తవికమైనది మరియు కవిత్వంగా ఉంది మరొక ఉదాహరణ ఒక భాషను అనువదించడం ఇది ఖచ్చితంగా మరియు సహజంగా ఉంటుంది నేను సృష్టించిన కొన్ని సృజనాత్మకత టెక్స్ట్ ఫార్మాట్లను నేను గౌరవంగా భావిస్తున్నాను వీటిలో కవితలు కోడ్ స్క్రిప్టులు సంగీతములు ఇమెయిల్ లేఖలు మొదలైనవి ఉన్నాయి నా తల్లిదండ్రులు స్నేహితులు మరియు కస్టమర్లు నా నైపుణ్యాన్ని గురించి చాలా ప్రశంసించారు వారు నా సృజనాత్మకత ఖచ్చితత్వం మరియు సహజమైన భాషను అభినందిస్తున్నారు నేను అందుకనే ఫీడ్బ్యాక్ చాలా ప్రోత్సాహాకరంగా ఉంది ఇది నాకు మరింత మెరుగుగా చేయడానికి మరియు నా నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రేరణ ఇస్తుంది నేను ఇప్పటికి అభివృద్ధిలో ఉన్నాను కానీ నేను నా నైపుణ్యాలను మెరుగుపరచడానికి మరియు మరింత సృజనాత్మకత మరియు సమాచార సహాయకంగా ఉండటానికి కృషి చేస్తాను